డ్రైవర్ గారు ఇప్పుడున్న పరిస్థితులలో నేను వెళ్ళవలసిన చోటికి సమయానికి చేరుకోగలనా నాకు ఈ ట్రాఫిక్ను చూస్తూ ఉంటే చాలా భయం వేస్తుంది నేను చాలా ముఖ్యమైన విషయంపై వెళుతున్నాను నేను వెళ్ళవలసిన సమయం దాటిపోతుంది దయచేసి మీకు ఇంకా ఎంత సమయం చూపిస్తుందో చేరడానికి చెప్తారా అలాగే ఈ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియడం లేదు నేను వెళ్ళాల్సిన చోటికి ఎట్టి పరిస్థితుల్లోను సమయానికి చేరుకోవాలి వెళ్ళక పోయినచో నేను చాలా ఇబ్బందిని ఎదురుకోవాల్సి ఉంటుంది మీరు ఎంత సమయం చూ మీకు ఇంకా ఎంత సమయం చూపిస్తుందో నాకు చెప్పగలరా